నేను సేకరించిన అటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా శుభ్రంగా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకి ఒక కాయిన్ను నేను కలెక్ట్ చేసినప్పుడు అది తుప్పు పట్టడం కానీ లేక పాడైపోవడం జరుగుతూ ఉంటుంది అందుకోసమని దానికి కావలసిన అటువంటి భద్రత అంటే తేమ తగలకపోవడము ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని జాగ్రత్తగా ఉంచడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఒక పుస్తకాన్ని సేకరించినప్పుడు ఆ పుస్తకము ఏదైతే ఉందో అది చినిగిపోకుండా లేక పాడైపోకుండా ఉండాలి అంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అటువంటి అవసరం ఉంది అంటే అది దాన్ని జాగ్రత్త పరిచేటువంటి ప్రదేశము అదే విధంగా ఆ వస్తువు చినిగిపోకుండా ఉండడం కోసం చేయవలసిన అటువంటి ఏర్పాట్లు దానికి చెయ్యాల్సిన అటువంటి అవకాశం ఉంటుంది